నమస్కారం సార్ ఇప్పుడు రేపు మనకి ఉగాది పండగ వస్తుంది సార్ కొన్ని రకాల పువ్వులు కావాలి ఎక్కువ పెద్ద మొత్తంలోనే తీసుకుంటాం అన్ని రకాలు కావాలండీ

కలవ పూలు ఉండవా అండీ మన దగ్గర కలవ పూలు కలవ పూలు రెండు కేజీలు కావాలి ఎంత రేటైనా పర్వాలేదండీ మనకి అయితే కంపల్సరీ గా కావాలి అదే బంతి పూలు వచ్చి పది కేజీలు లిల్లీ చిన్నది పెద్దది కూడా మనకి పసుపు కలర్ అయిని పది కేజీలు లిల్లీ పువ్వులు ఒక పది కేజీలు పర్వాలేదండీ గులాబీ పువ్వులు ఒక పది కేజీలు రేఖ గులాబీయే ఇంకా బంతి పువ్వులు కూడా కావాలి కనకాంబరాలు కావాలి దండలు కట్టేసి కావాలి మరి అవి అవి కూడా ఒక పదిహేను కేజీలు కావాలి రేపు మధ్యాహ్నానికి వస్తాను అలాగే అండీ ధన్యవాదాలండీ